నేను చివరగా చదివిన పుస్తకము అంటే ఏముంది కథ కథల పుస్తకాలు కథల పుస్తకం చదివినా అది ఏంటంటే పేదరాశి పెద్దమ్మ కథ అది ఒక రీసెంట్గానే చదివిన నిన్న మొన్న పదిహేను రోజుల క్రితమే చదివిన కానీ దానికంటే ఎక్కువ నేను ఇప్పుడు చదువుతున్న గరుడ పురాణం గరుడ పురణ పురాణం అనగానే వినగా వినగానే మనకు మన తెలుగు వాళ్ళకి చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే గరుడ పురాణంలో శిక్షలు మనం చేసే ప్రతీ ఒక పాపానికి అందులో శిక్ష ఉంటుందన్నమాట గరుడ పురాణంలో అందులో ఉన్న ఒక్కొక్క శిక్ష గురించి మనం చదువుతుంటే మనం చేసే చిన్న చిన్న పాపాలకి కూడా ఇంతింత పెద్ద శిక్షలు వేస్తారా అనిపిస్తుంది అంత భయమేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా భయం వేస్తుంది ఆ బుక్ చదివేటప్పుడు ఎందుకంటే మనం చీమ తొక్కినా కూడా దాంట్లో శిక్ష ఉంటుందన్నమాట మనకు ఆ గరుడ పురాణం అనేది చాలా పవిత్రమైన చాలా గొప్పదైనది ఆ గరుడవంతుడు అనే ఆయనకు గ ఏమంటారు గరుడవంతుడు అనే వ్యక్తి వ్రాసాడు ఆయన ఎవరు ఈ చాలా గొప్పదైనది గ గరుడువంతుడు చాలా దీక్షతో వ్రాసాడు ఇది ఎక్కడ ఇలాంటి శిక్షలన్నీ ఎక్కడ చేస్తారంటే యమ యమపురిలో యమదర్మరాజు చేస్తాడు అన్నట్టు మన పూర్వలు మన పూర్వులు మనం మన రాసే పుస్తకాలను బట్టి మన పూర్వులు వ్రాసే పుస్తకాలను బట్టి దాన్నిబట్టి ఈ దీంట్లో ఉంటుంది అన్నమాట మనకు ఇది గ గరుడ పురాణం అనగానే మనకు గుర్తు వచ్చేది ఏంటి అనగానే మన శిక్షలు మన వేసే మనం చేసిన పాపాలు మనం చేసే ప్రతీ ఒక్క చిన్న పాపానికి అందులో శిక్ష ఖచ్చితంగా ఉంటుంది ఆ ఒక్కొక్క శిక్ష చదువుతుంటే మనకి భయం వేస్తుంది మనం చేసే పాపాలకి ఇంత పెద్ద శిక్ష ఉందా అని అనిపిస్తుంది అసలుకి అది అవుతుందా కాదా అని ప్రక్కకు పెడితే ఆ శిక్షలు వినగానే మనకు ఒకటి ఫస్ట్ భయమవుతుంది అన్నమాట మనకి అది బాగా నన్ను బాగా అంటే చాలా భయంచే భయం అనిపించింది నేను చేసే తప్పు నేను చేసే ఇంత చిన్న తప్పులకి కూడా అదే పెద్ద శిక్షలు వేస్తారు వేస్తారా ఏంటి అని అనిపించింది నాకు ఆ గరుడ పురాణంలో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్కటి చదువుతుంటే కొంచెం భయం వేసింది కొంచెం అరే ఇంకా ఏమవుతుంది తెలుసుకోవాలి తరువాత ఏమవుతుంది తరువాత ఏమవుతుంది తెలుసుకోవాలనే దాంతో కూడా ఇంకా ఎక్కువనే ఉంది ఇది చాలా ప్రభావితం చేసింది నాకు నా లైఫ్లో ఇది చదివేటప్పుడు చాలా వరకు తప్పులు చేయడం మానేసాను కొన్ని తప్పులు చేయడం మానేసాను చిన్న చిన్న తప్పులకే ఇంత అంటే ఇంకా పెద్ద పెద్ద తప్పులకి ఎంత శిక్షలు ఉంటాయో ఇంకా ఊహించనే కూడదు కదా కాబట్టి నేను ఫస్ట్ తప్పులు చేయడం అబద్దాలు చెప్పడం చిన్న చిన్నవి ఇలాంటివి అనేది మార్చుకున్నాను అన్నమాట నా లైఫ్లో చాలా ప్రభావితం చేసింది ఇది చాలా అంటే చాలా ఇంకా మహాభారతం భాగవతం ఇలాంటివి కూడా లాస్ట్లో చదివాను మొన్న మొన్న అవి చాలా అంటే చాలా ప్రేరేపించాయి మనం ఎలా బ్రతకాలి మనం ఎలా ఉండాలి మన జీవితంలో మనం మనతోటి వాళ్ళని ఎలా గౌరవించాలి మనం అది చదివితే మన లైఫ్ మొత్తం మనం నేర్చుకున్నట్టే మన లైఫ్లో మనం ఎలా బ్రతకాలి ఎవరితో ఎలా ఉండాలి ఎలా ఉంటుంది మన జీవితం మనం ఎట్లా ఉండాలి ఎవరితో ఎట్లా మాట్లాడి ఎలాంటి సమస్య వచ్చినప్పుడు ఎట్లా ఎదురుకోవాలి మన దోస్తులతోటి ఎట్లా ఉండాలి మన అమ్మతోటి ఎట్లా ఉండాలి మన నాయనతోటి ఎట్లా ఉండాలి మన చెల్లెతోటి ఎట్లా ఉండాలి మన అన్నతోటి ఎట్లా ఉండాలి ప్రతీ ఒక్కటి చెప్తుంది అందులో మహాభారతం భాగవతంలో మన కృష్ణుడు ఎంతో చక్కగా చెప్పాడు కాబట్టి అది ఖచ్చితంగా అందరూ చదవాల్సిందే అందులో చాలా అంటే చాలా జీవితం గురించి చాలా జీవితం చాలా నేర్చుకుంటాము మనం ఆ పుస్తకాలు చదివితే ఎలా జీవితంలో ఎలా పైకి రావాలి ఎరు ఎవరు ఎలాంటివాళ్ళు ఉంటారు మన జీవితంలో మన చుట్టు ప్రక్కలనే మనతో మాట్లాడుతూ ఎలా ఉంటారు అలాంటివన్నీ చాలానే నేర్పిస్తాయి ఈ గరుడ పురాణం అయిపోయినప్పటికీ చూద్దాము తరువాత ఏమవుతుందో ఇప్పటికైతే గరుడ పురాణం అయితే చదువుతున్న చూద్దాము తరువాత ఏమవుతుందో ఇంకా